మా ప్రాంతంలో చాలా చర్చ్లు ఉన్నాయి మరి చర్చ్ల్లో చూస్తే ప్రతీ ఆదివారం ఆరాధన జరుగుతూ ఉంటుంది ఇంకా డిసెంబరు నెల వస్తే కనుక క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది మరి క్రిస్మస్ నెల అంతా కూడా ఎక్కడ చూసినా చర్చస్లో మరి యేసుక్రీస్తు వారి జన్మదినం వేడుకలు చాలా ప్రజలు అందరూ కూడా ఆనంద సంతోషాలతో జరుపుకుంటారు ఎందుకంటే యేసు ప్రభువారు మరి దేవుడై ఉండి మనుషుడిగా ఈ లోకంలో జన్మించారు కాబట్టి అట్లా క్రిస్మస్ సీజన్ అంతా కూడా డిసెంబర్లో జరుగుతుంది ఇంకా మార్చ్ ఏప్రిల్ నెల వచ్చేసరికి ఈస్టర్ పండుగ జరుగుతుంది ఈస్టర్ ఎందుకంటే యేసు ప్రభువారు సిలువకి అప్పగించబడే నలభై రోజులు ముందు ఉపవాసం ఉన్నారు మరీ ఆ దినాల్ని ఉపవాస పండుగలుగా నలభై దినాలు క్రైస్తవులు వసంతకాలంలో జరుపుకుంటారు తరువాత నలభై రోజులు కన్ నలభై రోజులు కంప్లీట్ ఎండింగ్లో గుడ్ ఫ్రైడే జరుగుతుంది గుడ్ ఫ్రైడే తరువాత ఈస్టరు అంటే యేసు ప్రభువారు గుడ్ ఫ్రైడే రోజు సిలువ వేయబడ్డారు తరువాత ఆదివారం మరి పునరుద్దానుడిగా తిరిగి లేచారు అండి మరి దాన్ని ఈస్టర్ అంటారు అది మా ప్రాంతంలో చర్చ్లు అయితే చాలా ఉన్నాయ్ ప్రతీ చర్చ్లో ఈ పండుగలు ఇలానే చేస్తారు ఇంకా మసీదులు వచ్చి చూస్తే కనుక మరి మన ముస్లిం సోదరులు కూడా రంజాన్ మాసాలు ఇవన్నీ బా చేస్తారు వారికి కూడా ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి మసీదుల్లో వారు కూడా విందులు జరుపుకుంటూ ఉంటారు నెక్స్టు క్రిస్మస్ రంజాన్ సీజన్ వచ్చేసరికి అందరూ క్రైస్తవ మరి ముస్లిం సహోదరులందరు కూడా మరి ఒక గంజీ అనేది పంచుతా ఉంటారు అండి ఆయా ప్రాంతాల్లోని మరీ మసీదుల్లో అయితే విందులు కూడా జరుగుతూ ఉంటాయి